గవర్నర్ ఏడీసీగా నియమితమైన మొదటి మహిళా అధికారి కాప్ ట్వంటీ ఎయిట్ వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమిట్కు ఆతిధ్యం ఇచ్చిన నగరం ఏది హార్నిబుల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మైచిన్ తుఫానుకు నామకరణం చేసిన దేశం ఏది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఏ తేదీన నిర్వహించబడ్డాయి భారతదేశం మూడో మహిళ గ్రాండ్ మాస్టర్ ఎవరు అడవుల పెంపకం కోసం క్యాప్ ట్వెంటీ ఎయిట్లో ప్రపంచ ప్రశంసలు అందుకున్న భారత రాష్ట్రం ఆక్స్ఫోర్డ్ యొక్క టు థౌసండ్ ట్వెంటీ త్రీ వరల్డ్ ఆఫ్ ది ఇయర్ ఏది వికలాంగుల సాదికులన కోసం జాతీయ అవార్డు అందుకున్న ఈకామర్స్ సంస్థ భారతదేశ మొట్టమొదటి అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్ ప్రోజెక్ట్ ఏ నగరంలో చేపట్టారు క్యాష్ ఫర్ ఫెయిరీ ఆరోపణలో లోక్సభ నుండి బహిష్కరణకు గురు గురయింది ఎవరు ఎంపీ ఎవరు